నేను స్విగ్గి నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను కదా అది అమరావతి హోటల్ నుండి పెట్టుకున్నాను చాలా చాలా బాగుంది వేడివేడి బిర్యానీ నాకు తెచ్చి ఇవ్వమని నేను ముందుగా ఆర్డర్ పెట్టాను వాళ్ళేమో వర్షం పడింది కదా వర్షం పడినప్పటికీ కూడా నాకు వెంటనే కూడా వాళ్ళు ఇన్ టైం లోనే బిర్యానీ నాకు తెచ్చి ఇచ్చారు తినడానికి చాలా చాలా బాగుంది ఆ బిర్యానీ చాలా స్పైసీగా చాలా చాలా బాగుంది నాకు అక్కడ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే నాకు చేసుకోవడానికి ఇంట్లో అందుబాటులో ఏమీ లేకపోవడం వల్ల నేను అక్కడ బిర్యానీని ఆర్డర్ పెట్టుకోని ఇంటికి తెచ్చుకున్నాను నా నేను నా పిల్లలు అందరం కూడా చాలా చక్కగా నీట్గా తిన్నాము బిర్యానీ అంటే మా అందరికీ చాలా చాలా ఇష్టము సో నాకు అక్కడ హోటల్ అన్న అక్కడ ఫుడ్ అన్న చాలా నీట్గా అంతా బాగా ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి నాకు అక్కడ ఫుడ్ తినడం అనేది చాలా ఇష్టం బిర్యానీయే కాకుండా అక్కడ మిగతా మీల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈసారి ఎప్పుడైనా కూడా ఎవరం పెట్టుకున్నా కూడా మేము ఎక్కువ అమరావతి హోటల్ నుండి పెట్టుకుంటాము ఆ అమరావతి ఆ అమరావతి హోటల్లో ఉన్నటువంటి బిర్యాని కాకుండా ఇంకా సాంబారు కర్రీసు అవన్నీ కూడా ఇక్కడ అక్కడ చాలా చాలా బాగుంటాయి నాకు వాళ్ళు వాతావరణం అనుకూలించకపోయినా కూడా నాకు నేను కోరుకున్న అనుకున్న టైంకె వాళ్ళు నాకు డెలివరీని అందజేశారు సో ఆ బిర్యానీని మేము వెంటనే ప్యాక్ విప్పుకోని వెంటనే వేడివేడిగా అందరం కూడా తిన్నాము కానీ అక్కడ బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుంది ఈసారి నేను కూడా ఎలా వండుతున్నారు అన్నది వండుకొని ట్రై చేసుకోవాలి ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంది ప్యాకింగ్ కూడా ఎక్కడా కర్రీ కానీ ఏది కూడా వలక్కుండా వర్షంలో తడవకుండా వాళ్ళు ఇన్ టైంలోనే మనకి ఆ ప్యాకింగ్ని చాలా చాలా బాగా అందించగలిగారు ఆ ప్యాకింగ్ తేవడం అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అది ఆ తేగానే మేం వేడివేడిగా దాన్ని ఓపెన్ చేసుకోని తినడం అది చాలా టేస్ట్ బాగుందని అనుకోవడం కూడా జరిగింది అమరావతి హోటల్లో ఫుడే ఎప్పుడు కూడా బాగుంటుంది మేము ఎప్పుడూ క్యాంపులు వెళ్ళీ వచ్చిన సరే ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా సరే అక్కడినుండి పార్సల్ తెచ్చుకుంటాం అనమాట వాళ్ళు ఎప్పుడూ అందుబాటులోనే మనకు అందుబాటులోనే ఉంటుంటారు సో వాళ్ళ ఫుడ్ ఏమిటి ఫుడ్ డెలివరీ ఏమిటి అంత బాగుంటుంది నాకు వాతావరణం అనుకూలించలేనప్పటికీ కూడా వాళ్ళు మనకు కావాల్సిన టైంలోనే మనకు డెలివరీని అందజేస్తారు భోజనాలు కూడా చాలా చాలా బాగుంటాయి అక్కడ నేను ఎప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేయగలిగితే చేసుకుంటాను లేదు నాకు అక్కడ తినాలి అనిపిస్తే ఆర్డర్ పెట్టుకుంటాను అక్కడ చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ రొయ్యలు కర్రీ అన్ని కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి అందుబాటు ధరల్లోనే ఉంటాయి కూడా మాకు మా ఫ్యామిలీకి అమరావతి ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం అక్కడి నుండి మేము ఎప్పుడూ ఎప్పటికప్పుడు మాకు నచ్చినప్పుడల్లా అక్కడి నుండి ఫుడ్ తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట వాళ్ళు ఏం చేస్తారు మనం అనుకున్న టైంలోనే మనకు కావాల్సినంత ఫుడ్ని మనకు అందజేస్తారు వాళ్ళు అందుకని